భారతదేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాం సాంస్కృతిక మార్పిడి కమ్యూనికేషన్లో తెలుగు భాష ఎలా ఉంటుంది అంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కువగా తెలుగు మాట్లాడుతు ఉంటాము కాబట్టి ఎక్కువగా ఏం కాదు మనం మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు మనం మనం కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ మాట్లా వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంటుంది మరియు సంతోషంగా ఉంటుంది వారు ఎక్కువగా మనతో మాట్లాడుతు ఉంటారు కాబట్టి మనం తెలుగు తెలుగు మాట్లాడుకుంటు ఉంటాం కాబట్టి మనకు ఏం ఎక్కువగా ఇబ్బంది ఏం అనిపించదు వేరే భాష వాళ్ళు వచ్చి తెలుగు రాకపోయినా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతారు మరియు వాళ్ళకు రాదు కాబట్టి వాళ్ళ కోసం అయినా మనం ఎక్కువగా తెలుగు నేర్చుకోవాలి తెలుగు అంతటా రాష్ట్రాలలో కానీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే తెలుగు వాళ్ళు మనం ఎక్కువమంది ఉన్నాం కదా తెలుగు రాష్ట్రాలు రెండు కదా తెలుగు రాష్ట్రాలు మరియు ఇటు మహారాష్ట్రస్ కానీ తెలుగు మాట్లాడతు ఉంటారు పక్కపక్క రాష్ట్రాలలో సగం మంది తెలుగు మాట్లాడుతు ఉంటారు కాబట్టి తెలుగు ఎక్కువగా పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను భావిస్తున్నాను